నేను చాల రోజుల తర్వాత తిన్న మంచి ఆహారంగా నిర్వహించుకున్నాను ఎందుకంటే చాలా రెస్టారెంట్స్లో కల్తీ అవ్వడం స్టార్ట్ అయ్యింది కానీ మీ దగ్గర అలాంటిది అలాంటి పదార్థాలు కానీ అలాంటి అలాంటికి తగ్గట్టు లేకుంటే చాలా మంచిగా అనిపించింది మరి ఇంకోటి డెలివరీ సర్వీస్ మరియు సేవా సర్వీస్ చాలా నాణ్యతగా తొందరగా అడ్రస్ పెట్టిన అడ్రస్కి ప్రాపర్గా రావడం జరిగింది మరియు నాణ్యత విషయం వచ్చేసరికి నాణ్యత మంచి మంచిగా అనిపించింది ఎందుకంటే టేస్ట్ వైస్ గాను క్వాంటిటీ వైస్ గాను బడ్జెట్ వైస్ గాను అన్ని విషయాలలో చానా మంచిగా అనిపించింది ఇలాగే మీ రెస్టారెంట్ సర్వీసెస్ ఇలాగే అందించి మన ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసి ఆహారాన్ని ఆహారానికి అడ్డు వేయాలని మీ రెస్టారెంట్ సేవలు అందించాలని కోరుకుంటున్నాను